నాకు ఆఫీసులో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి సామర్ధ్యం లేదు ఐతే నేను ఆఫీసులో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంలో మీకు సహాయ పడే కొన్ని సలహాలను అందించగలను మీరూ కోపంగా లేదా చిరాకుగా ఉన్నప్పుడు స్పందిస్తే బాగా ఆలోచించండి మీరూ కోపంగా ఉన్నప్పుడు మీరు తప్పు నిర్ణయాలు తీసుకోవడానికి మరియు మీరు తరువాత పశ్చాత్తాప పడే విషయాలను చెప్పడానికి ఎక్కువగా ఉన్నారు కొంత సమయం తీసుకుని పరిస్థతిని పరిశీలించండి పరిస్థితి ఏమిటి దాని వెనక కారణం ఏమిటి మరియు మీరు ఏమి చేయవచ్చు అని ఆలోచించండి ప్రపంచాన్ని మరి ఒక వ్యక్తి యొక్క కోణం నుండి చూడండి మీరు వారి స్థానంలో ఉంటే మీరు ఎలా భావిస్తారో ఆలోచించండి మీరు మీరు లేదా ఇతరులతో కలిసి పని చేయలేకపోతే మీరు మద్ధతు కోసం వెళ్ళవచ్చు మీరు మీ మేనేజర్ హెచ్ఆర్ శాఖ లేదా ఒక నమ్మదగిన స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడిని సంప్రదించవచ్చు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం గురించి ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి సానుకూలంగా ఉండండి ఇది కష్టం కావచ్చు కానీ సానుకూలంగా ఉండటం ముఖ్యం ఇది మిమ్మల్ని సమస్యలను పరిష్కరించడానికి మరియు ముందుకు సాగడానికి సహాయ పడుతుంది ఓపిక కలిగి ఉండండి సమస్యను పరిష్కరించడానికి సమయం పడుతుంది ఓపికగా ఉండండి మరియు మీరు ముందుకు సాగడానికి ప్రయత్నించండి సహాయం కోసం అడగండి మీరు దీన్ని స్వయముగా చేయలేకపోతే సహాయం కోసం అడగండి మీరు మద్ధతు కోసం చాలా మంది ఉన్నారు